తెలుగు వ్యక్తులు ఆ భాష మాట్లాడ్డానికి ఇతరులతో మాట్లాడడానికి తమ భాషని ఎలాగా వాడతారో మీకు చెబుదామనుకుంటున్నాను అయితే తెలుగు వ్యక్తులు వేరే దేశానికి వెళ్ళినప్పుడు వారి భాష అయితే వేరేగా ఉంటుంది అయితే తెలుగు రాని వాళ్ళతో మనము ఎలా సంప్రదించాలి అని తెలుసుకోవాలి అయితే ముఖ్యంగా మనము వేరే ఊరికి వెళ్ళే ముందు మనం ఏం మాట్లాడుతున్నామో అని మనకు కనీసం మనకి అవసరమైన విషయాల్లో అంటే ఇది ఎంత అని అడగడానికి లేదంటే నువ్వు ఇక్కడికి వెళ్ళగలవా లేదా నన్ను ఇక్కడికి తీసుకెళ్ళగలవా ఇంకా ఎటువంటి అవసరం ఉన్నా సరే ఆ అవసరాల కొరకు మనం ముందుగానే నేర్చుకుని వెళ్ళాలి ఒకవేళ అక్కడ మనకు అత్యవసర పరిస్థితుల్లో నాకు ఆకలి వేస్తుంది అని మనము సైగుల్లో అన్నా మాట్లాడొచ్చు సైగా చేస్తూ నేను ఇలా చేస్తున్నాను నాకు ఆకలేస్తుంది నాకు తినాలని ఉంది నేను స్నానానికి వెళ్ళాలి నాకు నిద్ర వస్తుంది ఇలాంటి విషయాలు మనము తెలుపు తెలుపుకుంటూ ఉండాలి తెలుగు భాష వారికి ఇలాగా మనకి వచ్చిన భాషలో వారికి తెలుగు అన్న నేర్పించాలి అందుకు జరిగే విషయం ఏమిటంటే తెలుగు వ్యక్తులు ఆ భాష మాట్లాడాన్ని ఇతరులతో మాట్లాడ్డానికి తమ భాషని ఈ విధంగా అయితే ఉపయోగిస్తారు అయితే తెలుగు భాష ఉపయోగించే సమయంలో మనము ఎంత జాగ్రత్తగా వివరించాలంటే తెలుగు భాష అర్ధాలు ఎంతో స్పష్టంగా ఉండాలి ఆ స్పష్టతను మనం ఎప్పుడూ కోల్పోకూడదు వేరే వారి భాష మాట్లాడే సమయంలో కూడా మన భాషకి ఎంత గౌరవం ఇస్తామో అంత గౌరమమే అంత గౌరవం ఆ మనుషులకి ఇంకా వారి భాషకి కూడా మనం ఇవ్వాలి దీనితో మన తెలుగు భాషకి మంచి పేరు ఇంకా ఇతరుల దగ్గర మనకి గౌరవం దొరుకుతుంది